గుడ్ ఈవ్నింగ్ చిత్తా చెప్పమ్మా ఏం ఫోన్ చేసావు ఎందుకమ్మా అన్నిరోజులు సెలవు పెట్టావు ఏంటమ్మా చెప్పమ్మా సుచిత్ర ఎందుకు సెలవు పెట్టావు పెళ్ళి అయితే రెండు రోజులే సెలవు పెట్టాలి కానీ మరీ వారం రోజులు మీ అక్క దగ్గర ఉంది ఏం చేసావు అమ్మా నువ్వు ఆ ఏవమ్మా మీ పేరెంట్స్ ఎవరు లేరా ఏంటమ్మా నువ్వు చూసుకోవడానికి

చాల్లే అమ్మా పెళ్ళి చేసుకొని పెళ్ళి చేసావు తిరిగి ఏమి హెల్త్ బాగోలేదు అంటున్నావు నీకు నీమీద నీ క్లాస్ టీచర్ కూడా నాకు కంప్లైంట్ ఇచ్చారు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నావు అంటూ క్లాస్కి సరిగా అటెండ్ అవ్వట్లేదు అంటా మీ క్లాస్మేట్స్తో కూడా నువ్వు సరిగ్గా ఉండటం లేదు క్లాసులో ఎక్కువగా అల్లరిచేస్తున్నావని చెప్పి మీ ఫిజిక్స్ మేడం కూడా నాకు కంప్లైంట్ ఇచ్చారు ఏమ్మా నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు మంచిగా చదువుతావు అనేసి నువ్వు మంచిగా చదువుతావు అనేసి మీ మేడమ్స్ అందరూ నిన్ను ఒక్కొక్క టైంలో పొగుడుతూ ఉంటారు కానీ నువ్వు మాత్రం అంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఎలా చెప్పు అసలే నువ్వు ఏమి ఏదో నిన్ను ఇక నుంచి అని కాదమ్మా నువ్వు చాలా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నావు అలా ఉండకూడదు నువ్వు ఏమైనా చిన్నపిల్లవా సిక్స్త్ క్లాస్ సెవెన్త్ క్లాస్ అనుకుంటున్నావా టెన్త్ క్లాస్ స్టూడెంటువి మంచి మెరిట్ తేవాలి నువ్వు అలాంటి అమ్మాయివి ఇలా అటెండన్స్ రాకపోతే ఎలా చెప్పుము ఇది మాత్రం మరి రిపీట్ అవ్వకూడదు నువ్వు టైముకు కూడా రావడంలేదు అంట టైంకి రావాలి ఇదేమా నీకు లాస్ట్ అండ్ ఫైనల్ సారీ సారీ లెటరున్నూ లీవ్ లెటర్ తీసుకొచ్చి సబ్మిట్ చేయి నా క్యాబిన్కి